హలో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ నాకు ఇంతకుముందు బుక్ చేసిన గ్యాస్ అవసరం లేదు అండి నేను దాన్ని రద్దు చేయాలని అనుకుంటున్నాను నా రిఫరెన్స్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒకటి సున్నా దయచేసి దీన్ని అభ్యర్థులకి చేరవేస్తారని అనుకుంటున్నాను